హలో

చెప్పండి స్టేషనరీ నుంచే మాట్లాడుతున్నాను చెప్పండి ఏ ఏ ఏ నోట్స్ కావాలండీ మాతో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి మీకు ఏ నోట్స్ కావాలి అయితే టెన్ రుపీస్వి టెన్ రుపీస్వి స్టాక్ అయిపోయినాయండి ఇప్పుడంటే ఇప్పుడు మ్యాగ్జిమమ్ అంతా ట్వంటీ రుపీస్ ఉన్నాయి ఫార్టీ రుపీస్ ఉన్నాయి సిక్స్టీ రుపీస్ ఉన్నాయి అంతా ట్వంటీ ఫార్టీ సిక్స్టీ రుపీస్ ఉన్నాయి టెన్ రుపీస్వి బుక్సన్నీ లేవండి ఇప్పుడు ట్వంటీ రుపీస్ బుక్స్ దాంట్లో పేజెస్ వచ్చేసి వన్ ట్వంటీ నుంచి వన్ సిక్స్టీ వరకు ఉంటాయండి తీ అంటే ఇప్పుడు తీసుకుంటే ఇస్తామండి కొంచెం తగ్గిస్తాం ఎంతన్నా ఇప్పుడు మీరు వేరే బుక్సు ఇక్కడున్నాయి ఇప్పుడు డిక్షనరీస్ ఉన్నాయి అంటే వేరే అంటే ఇప్పుడు కాలేజ్ బుక్సు ఇక్కడున్నాయి సబ్జెక్ట్ బుక్సు ఇక్కడున్నాయి ఎ ఫోర్ సైజు బండెల్స్ ఉన్నాయి ఇంకేం ఇంకేమన్నా కావాల్నా కంబాక్సెస్ ఉనణాయవ పెన్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ అఫ్ పెన్స్ ఉన్నాయి చాట్స్ ఉన్నాయి బోర్డ్సు బోర్డ్సు ఇవి బోర్డ్సు ఇక్కడున్నాయి కబోర్డ్స్ ఉన్నాయి డ్రాయింగ్ షీట్స్ ఉన్నాయి చాట్స్ ఉన్నాయి ఏ ఏది కావాలండీ మీకు ఏం కావాలి ట్వంటీ రుపీస్వి ఉన్నాయండి ఇప్పుడు డిస్కౌంట్ వచ్చేసి ఇప్పుడు టెన్ బుక్స్ తీసుకున్నారు కదండీ ఇప్పుడు మీకు టూ హండ్రెడ్ అవుతుంది టూ హండ్రెడ్ అయితే అంతే మేమిప్పుడు ఒక నైన్ వన్ నైన్టీకిచ్చేస్తామది టెన్ రుపీస్ డిస్కౌంట్ ఇస్తాం డ్రాయింగ్ షీట్స్ వచ్చేసి ఒకటి టెన్ రూపిస్ ఉంది

మా షాప్ లోకేషను లొకేషన్ మీకు చెప్తానండి ఓకే ఓకే ఓకే అండీ ఓకే త్యాంక్ యూ ఓకే త్యాంక్ యూ వెల్కమ్